మా ప్రాంతంలో వండుకొనే సాంప్రదాయ వంటకాలు ఏవి అంటే ఇప్పుడు ఉగాది దసరా సంక్రాంతి శ్రీరామనవమి అలా వచ్చినప్పుడు ఒక్కొక్క పండగకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేటువంటివి వండుకుంటారు గుగ్గులు చేసుకుంటారు కొంత మంది అండ్ అలాగే భక్షాలు చేసుకుంటారు రేకు భక్షాలు పూర్ణం కజ్జికాయలు ఇంకా చెగోడీలు ఇంకా కారం చుట్టలు ఇంకా గారెలు బూరెలు

స్వీట్ తీసుకో స్వీట్ తింటారు స్వీట్ తిన్న తరువాత వాళ్ళు బిర్యానీ రైస్ వండుకోవడం లేకపో వాళ్ళు వెజ్ తినేపాటు అయితే వెజ్ ఐటమ్స్ లేకపోతే నాన్వెజ్ తినే వాళ్ళయితే నాన్వెజ్ ఐటమ్స్ చేసుకొని తినడం అనేటువంటిది మా ప్రాంతంలో సాంప్రదాయ వంటకాలుగా చెబుతారు